నా జీవితంలో రవాణా ప్రయాణ సౌకర్యాలు అందుబాటులోకి రావడం చాలా ప్రభావం చూపింది మునుపటి రోజుల్లో నా గ్రామం నుండి మరొక గ్రామానికి లేదా నగరానికి వెళ్ళడానికి చాలా సమయం పట్టేది మరియు ఎంతో కష్టంగా ఉండేది కూడా మేము కాలినడకన లేదా గుర్రపు డ్రైవింగ్లో ప్రయాణించాల్సి వచ్చేది ఇది చాలా కష్టంగా మరియు ఎక్కువ సమయాన్ని తీసుకునేది ప్రస్తుతం రహదారులు మరియు రైలు మార్గాలు బాగా అభివృద్ధి చెందాయి మేము బస్సులు ఆటో రిక్షాలు మరియు రైళ్ళలో ప్రయాణించవచ్చు ఇది నాకు ఇష్టమైన ప్రదేశాలను సందర్శించడానికి మరియు నా కుటుంబాన్ని స్నేహితులను చూడటానికి మరింత సులభతరం చేసింది రవాణా ప్రయాణ సౌకర్యాలు అందుబాటులోకి రావడం నా జీవిత నాణ్యతను ప్రభావితం చేశాయి ఏ విధంగా అంటే నాకు మరింత స్వేచ్చా మరియు స్వతంత్రం ఉంది ఇప్పుడు నేను నా సొంత వేగంతో ప్రయాణించగలను మరియు నేను ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నానో ఎంచుకోగలను కూడా నాకు మరింత అవకాశాలు ఉన్నాయి నేను కొత్త ప్రదేశాలను అన్వేషించవచ్చు కొత్త ప్రజలను కలుసుకోవచ్చు మరియు కొత్త అనుభవాలను పొందవచ్చు నా జీవితం మరింత సౌకర్యవంతంగా మారింది నేను నా కుటుంబాన్ని స్నేహితులను మరింత తరచుగా చూడగలను మరియు వారు నాకు అవసరమైనప్పుడు సహాయం కూడా చేయగలరు ఇంతకుముందు లేని కొత్త రవాణా విధానాలు ఏమిటంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు ఇంధన వాహనాల కంటే పర్యావరణ అనుకూలమైనవి మరియు తక్కువ శబ్దం చేస్తాయి డ్రోన్లు డ్రోన్లు చిన్న వస్తువులను త్వరగా మరియు సులభంగా రవాణా చేయడానికి ఉపయోగించవచ్చు సూపర్ సోనిక్ విమానాలు సూపర్ సోనిక్ విమానాలు శబ్ద వేగం కంటే వేగంగా ప్రయాణించగలవు ఇది ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది ఈ కొత్త రవాణా విధానాలు భవిష్యత్తులో మరింత సులభమైన మరియు సౌకర్యవంతమైన ప్రభావాన్ని అందిస్తాయని నేను నమ్ముతున్నాను